హలో చిన్న బాగున్నాం రా నాని నువ్వు బాగున్నావా రా

అప్పుడు రా బాబు కాన్న వాళ్ళు అక్కరలేదురా కుడదాం ఇస్తాం అవునురా నాని ఈ క్రిస్మస్ పండుగ పాయె పెళ్ళిళ్ళు ఆయ రా అమ్మ తప్పకుండా కుడతాను ఇంకా ఎవరన్న వస్తే తీసుకురా అమ్మ

సరే అమ్మ

సరే అమ్మ

సరే రా అమ్మ మరి ఒక రెండు మూడు రోజులు ఆగాలి అవును రా నాని అది ఓపిక లేదు రెండు రోజులు అయితే కుడదాం అవ్వ సరే రా నాన్న నువ్వు మీ ఫ్రెండులకు చెప్పరా నాని నాని పంజాబీ డ్రెస్సులు మం రా సరే అమ్మ మీ ఫ్రెండులకు చెప్పు మీ ఫ్రెండులను తెచ్చుకోమను రా నాని ఇదిగో ఇక తేవాలి ఇక డ్రెస్సులు గాగ్రాలు సరే చూడీదార్ చూడీదార్లు కుడతాం అన్నీ కుడతాం అమ్మ అవునురా చిన్న వాళ్ళకు చొక్కాలు అవును రా చొక్కాలు కుడతాం నిక్కరు కుడతాం కుడతాం అమ్మ కుట్టుడే రా నాయన ఆ డ్రెస్సులు మంచిగా కుడుతాం రా టీషర్ట్ అంగీలు క్లాతులు సరే రా సరే అమ్మ య కుట్ట అవి ఎక్కడ అయిన ఇస్తారు రా బర్త్డే డ్రస్ ఎక్కడ పల్లెటూరు అయిన సిటీలలో అయిన బర్త్డే డ్రస్ కుట్టుడే

బై నాని